మాకు సాంస్కృతి గుర్తింపు తెచ్చిన మూలల్లో ముఖ్య ముఖ్యమైనది ఏంటంటే ప్రతి సోదరుడు తన సోదరిని తను బ్రతికున్నంత కాలం చక్కగా తన గు గుర్తుంచుకుని తన ఆప్యాయత అనురాగంతో చూస్తూ ఉంటాడు అదే విధంగా మా సంస్కృత మూలాల్లో ప్రతి ఫ్యామిలీ కూడా తన ఆ ఆడపిల్లల్ని ఎంతో ఆప్యాయతగా ముద్దుగా పెంచుకోవడం జరుగుతుంది అంతే కాకుండా ముఖ్యంగా మా దీనికి ముఖ్యంగా సామాజిక కారణాలు ఏంటంటే గురజాడ అప్పారావు గారు రాసినటువంటి కన్యాశుల్కం పుత్తడిబొమ్మ పూర్ణమ్మ వంటి కావ్యాలు కథలు ఎంతో గొప్పగా ప్రచారం పొందాయి మాకు స్ఫూర్తిదాయకమైనటువంటి గర్వించదగ్గ వ్యక్తులు ఎవరు అంటే గరిమెళ్ళ సత్యనారాయణ గిడుగు రామ్మూర్తి పంతులుగారు అలాగే గురుజాడ అప్పారావు గారు వంటి గొప్ప వ్యక్తులు ఈ ప్రాంతంలో ఎంతో సమాజానికి సేవ చేశారు నేను గర్వించదగ్గ చారిత్రిక సంఘటన ఏంటంటే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఒక భూమి బాగోతం అనేది మూ నాలుగు దశాబ్దాల క్రితం ఎంతో చరిత్ర సృష్టించి భూమిని భూభాగోతం గురించి జరిగినటువంటి పోరాటాలు భూమి గురించి భూభాగోతం అనేది ఒక సాంస్కృతిక కళ ఎంతో ప్రచారం పొందింది